తెలుగు భాష యొక్క చరిత్ర ఎంతో పురాతనమైనది గొప్పదైనది ఇది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాషగా ప్రసిద్ధి చెందింది ఈ కాలంలో తెలుగు భాష బీజాారూపలో ఉండేది కొన్ని శాసనాల్లో తెలుగు పదాలు కనబడతాయి మధ్యకాల తెలుగు ఈ కాలంలో పూర్తి చేయబడిన తెలుగు వాక్యాలు కనిపించాయి ప్రాచీన తెలుగు సాహిత్యము నన్నయ్య బట్టారకుడు మొదటి తెలుగు కవి ఆంధ్ర మహాభారతం వ్రాయించ రచించారు నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ ఈ ముగ్గురుని కవిత్రయం అంటారు ఈ కాలంలో పా ప్య కావ్యాలు శాసనాలు భక్తి సాహిత్యం ఎక్కువగా కనిపించాయి మధ్య యుగ తెలుగు విజయనగర సామ్రాజ్యంలో తెలుగు భాషకు రాణితనం వచ్చింది శ్రీకృష్ణదేవరాయాల కాలంలో సాహిత్యాలు నాటకాలు యక్షగానాాలు వెలుగులోకి వచ్చాయి బ్రిటిష్ కాలంలో మన ఆధునిక తెలుగు బ్రిటిష్ కాలంలో తెలుగు పాఠశాలలో పుస్తకాలు పత్రికలు మొదలయ్యాయి కందుకూరి వీరేశలింగం గురుజాడ అప్పారావు లాంటి సంస్కరణ వదులు భాషణ ప్రజల్లోకి తీసుకొచ్చారు ఆధునిక కాలంలో తెలుగు సినిమాలు నవల్లో కథలు కవితలు భాషను మరింత అందరికీ అందరికీ చేరుస్తున్నాయి సామాజికే మరియు సంస్కృతిక మార్పు కారణంగా భాష నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంది